మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను బైబిల్ చదివాను చాలా బాగా ఫోర్స్ చేయడం వల్ల నేను ఇది చదివాను రోజు చెప్తూనే ఉండేది బైబిల్ చదువు బైబిల్ చదువు అని కానీ నాకు అందులో అర్థం కాని విషయాలు ఏదంటే అందులో ఉన్న వాక్యాలు వాటికి సంబంధించినవి అవి నాకు ఏవి అర్థం కాకపోయేవి అందువల్ల నేను అది చదవాలనుకోవట్లేదు అందులో ఉన్న వాక్యాల అర్థం నాకు అర్థం అయ్యేదిగా అంటే ఆ వర్డ్స్ నాకు తెలియనివిగా ఉండేది అందుకే అది నాకు నచ్చలేదు ఎన్నిసార్లు చదివినా కూడా నాకు ఆ బైబిల్ అనేది దాని వ్యాఖ్యాలా అర్థము అనేది అర్థం కాలేదు అందుకే ఆ బైబిల్లు తను ఎక్కువ ప్రచారం చేసింది కానీ నాకు అది నచ్చలేదు అందుకే నేను దాన్ని చదవడం కూడా మానేసాను